మా ప్రాంతంలో ఎక్కువగా కనబడే పక్షులు పిచ్చుకలు ఆ పిచ్చుకలు చూడటానికి ఎంతో ముద్దుగా ఉంటాయి నాకు ఏ రకమైన పిచ్చుకలు అంటే ఇష్టం అనగా రెండు రకాల పిచ్చుకలు ఉంటాయి ఒకటి పరిసిర పిచ్చుకలు ఇంకోకటి కొండ పిచ్చుకలు మాకు నా పరిసరాల్లో ఉన్న పిచ్చుకలు నిజంగా పెసరిడే కుటుంబానికి చెందిన పక్షులు అవి సాధారణంగా చిన్నగా బొద్దుగా గోధుమము ఊదా రంగులలో ఉన్న చిన్న తోకతో పొట్టిగా ఉండే బలమైన ముక్కు కలిగి ఉన్న ప్రక్రియలో ఉంటుంది వివిధ జంతువులు మధ్య ఆ బేధాలు అలవాట్లు కంటే కొంచెం అల్పంగా ఉంటుంది పిచ్చుకలు ముఖ్యంగా గింజలు ఎక్కువగా తింటాయి కొన్ని అలాగే కొన్ని కొన్ని చిన్ని చిన్ని క్రిమి కీటకాలను కూడా తింటాయి అలాగే కొండ పిచ్చుకలు పట్టణాలలో నివసించడం వల్ల అది ఏదైనా తింటుంది అలాగే ఈ పిచ్చుకలు శరీర నిర్మాణంలో ఎంత గింజలను తింటే పక్షులు లాగే ఉంటుంది అది చక్కగా ఉదయాన్నే దాన్ని మృదువైన గొంతుకతో దాని నాలుకలతో ఎంతో మంచి స్వరాన్ని అందిస్తుంది నిజమైన పిచ్చుకలు ఆఫ్రికాలోను ఆస్ట్రేలియాలోను విస్తారంగా ఉంటాయి దీని మన ప్రస్తుత కాలంలో యువి రీజియన్ వల్ల టెక్నాలజీ వల్ల వేజస్ ఎక్కువైపోవడం వల్ల టవర్ల వల్ల వాట్లి రేడియేషన్ వల్ల అవి కొంచెం కొంచెంగా అంతరించిపోవడం నాకు ఎంతో బాధాకరంగా ఉంది ఈ పిచ్చుకలు నా కుటుంబంతోనే సంతోషంగా కలుస్తూ మా పెరట్లోని పిచ్చుకలు ఆనందంగా సంతోషంగా బ్రతుకుతున్నాయి